శుక్రవారం కూడా సంత జరుగుతుంది బ్రాహ్మణ వాడలో జరుగుతుంది అదేవిధంగా మనం ఏలూరులోనే కాకుండా తాడేపల్లిగూడెంలో కూడా చూసుకుంటే తాడేపల్లిగూడెంలో కూడా సంత జరుగుతుంది ఏ ఏ రోజుల్లో జరుగుతుంది అంటే మంగళవారం పూట సంత జరుగుతుంది పెద్ద సంత జరుగుతుంది అన్నమాట మంగళవారం పూట చాలా ఎక్కువ పెద్ద భారీ సంఖ్యలో పెడతారు అక్కడ కావాల్సినవన్నీ దొరుకుతాయి గురువారం కూడా సంత జరుగుతుంది అది చిన్న సంత అన్నమాట అంటే అక్కడ అన్ని దొరుకుతాయి కానీ చిన్న సంతలో కూడా పెద్ద సంతలో దొరికినన్ని దొరకవు అన్నమాట అది ఏంటంటే శుక్రవారము ఇలాగా గురువారము ఇవన్నీటి లెక్కలో చూసుకుంటే ఏలూరు సంతా చాలా బాగా జరుగుతుంది ఈ సంతలో తాజా కాయగూరలు దొరుకుతాయి పండ్లు కిరాణా సామాగ్రి బట్టలు ఇతర వస్తువులు అందుబాటులో ఉంటాయి

మా చిన్న పాపను తీసుకొని వెళ్ళినప్పుడు ఆమెకి కావాల్సిన మిక్చర్ పొట్లం అని తర్వాత జిలేబి అని అక్కడ ఇంకా కేసరి అని ఇలాంటివి చాలా దొరుకుతాయి అదేవిధంగా కావలసినవి ఎండు రొయ్యలు ఎండు చేపలు కోడి మాంసము మేక మాంసము ఇలా అన్ని రకాల మాంసాహారాలు కూడా అక్కడ దొరుకుతాయి చీరలు ఇవన్నీ చాలా తక్కువ ధరకే అందుబాటులో దొరుకుతాయి అన్నమాట అదే విధంగా ఉల్లిపాయలు చాలా తక్కువ ధరకు వస్తాయి మనకి ఉల్లిపాయలు బాగా రేటు పెరిగినప్పుడు కూడా ఇక్కడ ఏలూరు సంతలో మన ఏలూరు సంతకి వచ్చేటప్పటికి చాలా తక్కువ ధరకు మనకి లభిస్తాయి అన్నమాట